నమస్కారము అండి ఏం కావాలి అండి మీకు అవునా అండి ఏ రకంవి కావాలండి మీకు మా దగ్గర స్యామ్సంగ్ ఉంది వివో ఉంది ఇంకా ఒపో ఉంది వన్ ప్లస్ కూడా ఉంది అండి మీకు ఏ రకమైనది కావాలి అండి స్యామ్సంగ్ అయితే పదకొండు వేలు ఉంది అండి వివో పద్నాలుగు వేలు అండి ఒపో పద్దెనిమిది వేలు ఉంది అండి వన్ ప్లస్ వచ్చేసరికి ఇరవై రెండు వేలు పడుతుంది అండి మీకు ముందు ఏది కావాలో అది చెప్పండి నాకు నేను దాన్ని బట్టి తగ్గిస్తాను అండి వన్ ప్లస్ తీస్కుందాం అనుకుంటున్నారా ఆది వచ్చేసి ఇరవై రెండు వేలు పడుతుంది అండి ఇరవై రెండు వేలు పడుతుంది అండి మీరు ఈఎంఐ ద్వారా తీస్కుందాం అనుకుంటున్నారా లేదా డై డైరెక్ట్గా డబ్బులు పెట్టి తీస్కుందాం అనుకుంటున్నారా అండి డైరెక్ట్గా డబ్బులు కట్టి తీసుకునేలాగా అయితే మీకు ఒక వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది అండి అంతే అండి అప్పటికే ఇంకా తగ్గుతుంది అండి చాలా ఇవ్వమంటారా అండి టు థౌసండా అండి తగ్గిస్తాము సరే ముందు తీస్కుంటారు కదా అండి తగ్గిస్తాము అండీ ఇంకా ఏమైనా కావాలా అండి ఉన్నాయి అండి కావాలా అండి వస్తాయి అండి ఫోన్తో పాటే మీకు ఛార్జర్ వస్తుంది ఇంకా పైన ఫోన్ కేస్ గ్లాస్ కూడా వస్తుంది అంది ఇయర్ ఫోన్స్ ఈ ఫోన్కైతే ఇది లేదండి ఆ ఆఫరు మీకు అయితే ఆహా దీనికి రాదు అండి ఇది కంపెనీ మంచిది కదా అండి దీనికా దీనికా అవైలబిలిటి లేదు అండి ఆ సౌకర్యం దీనికి లేదండి ఇవ్వమంటారా అండి ఇప్పుడు మొత్తం మీకు వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి పడుతుంది అండి అవును అండి సరే అండి ఇస్తున్నాను అండి ఆ బాగుంటుంది అండి ధన్యవాదాలు అండి